హలో మాట్లాడేది కస్టమర్ కేరేనా అండి అదే అండి మేము ఆర్డర్ చేశాము కదండి అది ఎక్కడ దాకా వచ్చింది డెలివరీ ఇంకా అవ్వలేదు డెలివరీ కోసం ఎదురు చూస్తున్నాము మీరు కస్టమర్ కేర్లో ఉంటారని తెలుసుకుని కాల్ చేస్తున్నాము రవాణా ఎక్కడ దాకా వచ్చింది మీరు కరెక్ట్గా ఎప్పుడు పంపగలరో చెప్పగలరా